నమస్తే టైలర్గారు నేను పాఠశాలలో పని చేస్తున్నానండి సార్గారిని పిల్లలకి బట్టలు కుట్టాలండి యూనిఫార్మ్ ఐదు వందలు మంది ఉంటారండి బట్టలు కుట్టాలి ఎల్కెజి నుంచి టెన్త్ క్లాస్ దాకా అండి ఐదు వందలు మంది ఉంటారు మగ వాళ్ళకి అయితే ఎంత పడుతుంది ఆడ వాళ్ళకి అయితే ఎంత పడుతుందండి అలా తీసుకుంటారా లేదంటే మొత్తం ఒకేలా తీసుకుంటారా ప్యాంటు షర్టుకి ఎంత పడుతుందండి డ్రెస్కి అండి ఆరు వందలా కొంచెం తగ్గిస్తారాండి కొంచెం చూడండి ఏంటండి అన్నీ ఒకటే సైజు కదండి మీరు రేపు పొద్దున్న ఎప్పుడో ఒకప్పుడు వచ్చి పిల్లల సైజులు కొలతలు తీసుకుని వెళ్ళ వెళ్ళగలరా అంటే అందరు రావడానికి కష్టం కదండి

స్కూల్ ఇక్కడేనండి నరేంద్ర సెంటర్లో

ఒక నెల లోపల కుట్టి ఇవ్వగలరాండి ఓ నలభై ఐదు రోజుల్లో కుట్టేయగలరా కొంచెం తొ తొందరగా అయ్యేలా చూడండి స్కూల్ స్కూళ్ళు స్టార్ట్ అయిపోయాయి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది అడ్వాన్స్ ఎంత ఇవ్వమంటారండి కొలతలకి వస్తారు కదండి అప్పుడు ఇస్తానండి సరేనండి క్లాత్ అండి మీరు వేసేయండి

పర్లేదండి సరేనండి నా నెంబరు నోట్ చేసుకోండి యూనిఫార్మ్ రేపు పొద్దున్న తీసుకుని వచ్చేయమంటారా క్లాతు మీరు వచ్చి కొలతలు తీసుకుంటే మేము క్లాత్ తీసుకొచ్చేస్తామండి సరేండి నా నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ జీరో మూడు ఐదు రెండు నాలుగు సున్నా ఆరు తొమ్మిది సున్నా సరేనండి అయితే రేపు పొద్దున్న వచ్చినప్పుడు కాల్ చెయ్యండి